నేను ఎక్కువగా ఆధారపడే బూట్స్ నైకీ అవి చాలా సౌకర్యంగా ఉంటుంది అందుకే నేను వాటిని ఇష్టపడతాను నేను ఏ రకమైన స్పోర్ట్స్ వేర్తో అయినా సౌకర్యంగా అనుభూతి చెందుతాను